రవాణా ప్రయాణ సౌకర్యాలు రావడం ప్రతి ఒక్క జీవిత నాణ్యతను ప్రభావితం చేస్తాయి ఎందుకంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి మనం వివిధ రకాల రవాణా రవాణా సౌకర్యాలను ఉపయోగిస్తుంటాము ఒకప్పుడు పూర్వకాలంలో చూస్తే ఎడ్ల బండ్లు లేదా గుర్రపు బండ్లను మాత్రమే రవాణా సౌకర్యాలుగా ఉపయోగించేవారు కానీ రానురాను మనం వాహనాలు వివిధ రకాలైన వాహనాలు ఉపయోగిస్తున్నాము బస్సులు కారులు బైకులు అంటూ ఇలా కొత్తకొత్త వాటిని ఉపయోగిస్తున్నాము అంతముందు చూస్తే ఎడ్ల బండ్లు లాంటివి రవాణా సౌకర్యాలు ఉపయోగించేవారు దాని వలన ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి పట్టే సమయం చాలా ఎక్కువగా ఉండేది మరియు మనకు సమయం పెరగడం వలన ప్రయాణం చేసే వ్యక్తికి అలసటగా ఉంటుంది మరియు బయటి పరిస్థితులు కూడా అలుకూరుంచకపోతే మనం ప్రయాణం కూడా ఆపేసుకోవాల్సి వచ్చేది అలాంటిది ఇప్పుడు కొత్తగా వచ్చిన రవాణా విధానాలు ఏమిటి అనగా మెట్రో సిస్టం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్న ప్రయాణం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్న సౌకర్యం ఏంటంటే మెట్రో ఇది చాలా కొత్తది ఇది మనకు అన్ని ప్రదేశాలు లేకపోయినా కూడా ఉన్న కొన్ని ప్రదేశాల్లో కూడా వెళ్లడానికి చాలా సులభంగా ఉంటుంది ఇలా ఈ మెట్రో ఉన్న ప్రదేశాల్లో ఒక దగ్గర నుండి ఒక ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లే సమయం చాలా తక్కువగా ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది ప్రయా మరియు వాహనం యొక్క వేగం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు వాహనం యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వారు తీసుకునే సూచనలు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం వెళ్లడానికి మరియు రక్షణతో కూడిన ప్రయాణానికి ఇది ఒక కొత్తదని కొత్తదైన రవాణా విధానం